సార్ నేను సెల్ ఫోన్ కొనడానికి షోరూంకు వెళ్ళాను అక్కడ షో ఫోన్లో యాక్చువల్గా కాంటాక్ట్ లిస్టు కాంటాక్ట్ నంబర్సు ఇవే అనుకున్నాను వీటితో పాటుగా సౌకర్యంగా యూట్యూబు ప్లే స్టోరు ఆ తర్వాత గూగుల్ పే ఆ తర్వాత ఫోన్పే వీటి సౌకర్యంతో పాటు ఇంకా ఈ క్రోమ్ ఛానళ్ళు ఆ తర్వాత హాట్స్టార్ మిగతా వేరేవేరే విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంతోపాటు రికార్డింగ్ సెక్షన్ కూడా ఉంది ఇప్పుడు వాయిస్ రికార్డర్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇంకోటి ఏందంటే ఇప్పుడు మనం దీంట్లోనే ఈ సినిమా చూసే ఆఫర్ కూడా ఉంది నెట్ కూడా బాగా అందుబాటులో ఉంది దీని యొక్క కెపాసిటీ ఫోర్ జీబీ ఈ ర్యామ్స్ కూడా బాగున్నాయి ఫోన్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా కనీసం ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిన కానీ దాని ఎటువంటి ట్రబుల్ రాలేదు చాల బాగానే ఉంది